నేను స్పీడ్ రన్నింగ్ అనే ఒక క్రీడారంగం నేను వాటిలో పాల్గున్నాను అంతేకాక నేను స్కూల్ లో చదివేటప్పుడు పదవ తరగతిలో ఆ సమయంలో మా మా స్కూల్ లో ఒక పోటి ఒక ఒక పోటి అనేది ఆరంభించారు దానిలో ఎన్నో ఎన్నో ఎన్నో క్రీడారంగం అనేది పోటీలు పెట్టడం జరిగింది అంతేకాక నాకు ఇష్టమైనది స్పీడ్ రన్నింగ్ క్రీడారంగమే వాటిలో నేను పాల్గున్నాను అంతేగాక వాటిలో నేను మొదటి ప్రైజ్ రాగలిగాను అంతేకాక నాకు ఆ అనుభవంతో చానా ఎక్కువ ఆసక్తి కలిగింది ఎంతో సంతోషం కలిగింది అంతేకాక నేను ప్రతి ఆటలో ప్రతి క్రీడారంగంలో నేను ఈ స్పీడ్ రన్నింగ్ లో పాల్గుంటాను అంతేకాక నాకు ఇది ఈ స్పీడ్ రన్నింగ్ అనే క్రీడారంగం నాకు ఎక్కువ నచ్చిన ఒక క్రీడా అని ర అని చెప్పవచ్చు అంతేకాక నాకు ఇది ఎక్కువ గర్వాన్ని కలిగిస్తుంది అంతేగాక నేను ఈ క్రీడారంగంలో పాల్గొని ఎంతో గొప్ప గొప్పా గొప్పగా మంచి మంచి అద్భుత అధ్బుతమైన ప్రైజ్లు పొందు పొందగలిగాను ధన్యవాదాలు